కోవిడ్ సమయంలో డ్రైవర్ మాస్క్ వేసుకోలేదు ఎందుకు దేని వలన కోవిడ్ టైమ్లో మాస్క్ వేసుకపోవటం వలన తన ద్వార తనకు ఏమైనా కావచ్చు లేకపోతే ఇతరులకు తన ద్వారా ఇతరులకు కూడా అంటే అవకాశం ఉంది కదా మాస్కు వేసుకోవాలి కదా మేము మాస్క్ వేసుకోమని చెప్పాం కదా మాస్క్ ఎందుకు వేసుకోలేదు వేసుకోవాలి ఖచ్చితంగా మాస్క్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మీరు అందరి దగ్గరకి వెళ్లి వాళ్ళని తీసుకొని రావడం వెళ్లడం జరుగుతుంది కాబట్టి మీరు మాస్క్ అనేది ఖచ్చితంగా వేసుకోని ఉండాలి వేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇంకొకరికి సోకకుండా ఉంటుంది వ్యాధి అనేది ఈ సీట్లు అనేవి ఈ వీటి గల్లీలల్లో చాల మురికిగా అనేది ఉంటుంది ఎందుకు పరిశుభ్రతగా ఎందుకు ఉండటం లేదు అసలు పరిశుభ్రత ఉంటేనే కదా కరోనా రాకుండా అయిడు వివిధ జబ్బులు రాకుండా ఉంటాయి అన్ని బ్లీచింగ్ పౌడర్ అన్ని ఉన్నాక పరిశుభ్రత అనేది ఎందుకు లేకపోవడం జరుగుతుంది ట్యాక్సీ పంపిచేటప్పుడు అసలు ట్యాక్సీ డ్రైవర్ అది పరిశుభ్రంగా ఉందా లేదా ట్యాక్స్ అనేది చూసుకోవాలి చూసుకోకుండా టాక్సీని ఎలా పంపించడం జరుగుతుంది అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నారు అసలు ఆ మేము టాక్సీ బుక్ చేసుకున్నాం బుక్ చేసినప్పుడు అది పరిశుభ్రంగా ఉందా లేదా అని చూసాక టాక్సీ అనేది పంపాలి మీరు అది ఏ విధంగా పంపుతారు అసలు అలా పంపటం కరెక్ట్ కాదు గదా మాకు నచ్చలేదు